మేమిక్కడ ఏమన్నా భూమిని కొనాలన్నా అమ్మాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎందుకని అంటే వాటికి కబ్జా చేసుకున్నారు అని అంటారు ఫలానా ల్యాండ్ ఉంది తీసుకుందాం అని వెళ్ళినా కూడా అక్కడ వాళ్ళు ఇది మా ల్యాండ్ మేము ఎందుకు అమ్ముతాం అని అంటారు కాగితాలు కూడా డాక్యూమెంట్స్ కూడా ఒకరి పేరు నుంచి ఒకరి పేరు చెప్తారు కానీ అక్కడ ఉండడం డాక్యూమెంట్స్ ఇంకొకరి పేరు మీద ఉంటాయి భూమిని కొనాలన్నా అమ్మాలన్నా కూడా రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటాయి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మనం అక్కడ వెళ్ళి అడిగితే వాళ్ళు కూడా మనకు అసలు ఎలా చె ఎలా ఎవరి పేరు మీద ఉన్నాయి ఎప్పుడు ఎప్పుడు షిఫ్ట్ అయ్యాయి అని కూడా ఏమి చెప్పరు ఏమి పట్టించుకోరు చట్టపరంగా కూడా అసలు అమ్ముదాం అన్న కొందాం కొందాం అన్న కూడా మనకు అసలు ఆడ ఎలా అమ్ముతారో ఎలా కొంటారో అనేది కూడా వాళ్ళు చెప్పరు చర్యలు కూడా ఏమి తీసుకోరు